హలో చెప్పండి నమస్తే చెప్పండి మీ ప్రాబ్లమ్ ఏంటి అవునా అంటే ఏమైతుంది ఇది ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు ఇది మీకు దిల్సుఖ్నగర్ తెలుసా దిల్సుఖ్ దిల్సుఖ్నగర్లో శ్వేతా క్లినిక్ అని ఉంటుంది మాదే వస్తారా మీరు మరి శ్వేతా క్లినిక్కి హాస్పటల్కి అప్లై గూగుల్ ఒకసారి మీరు నాకు వాట్సాప్లో హాయ్ అని పెట్టిన సరే నేను మీకు మెసేజ్ చే లొకేషన్ పంపిస్తాను లేదంటే మీరు ఆన్లైన్ గూగుల్లో కూడా శ్వేతా క్లినిక్ దిల్సుఖ్నగర్ అని కొడితే వస్తుంది తగ్గిపోతుంది రెండు మూడు రోజులలో తగ్గిపోతుంది మెడిసిన్ కూడా మంచిది మీరు ఒకసారి వచ్చిర్రు అనుకో అవునా తగ్గట్లేదా అదే నా దగ్గరికి రా నేను నీకు చూపి మందులు ఇస్తాను దాన్ని వాడితే తగ్గిపోతుంది వారం లోపల నీకు ఆ రోగం నుంచి విడుదల వస్తుంది అది ఇంకొకటి ఏంటంటే నువ్వు ఇప్పుడు వస్తవా మరి హాస్పిటల్కి అవునా అదే ఒకసారి నేను చూస్తాను అది మీరు ఎక్కువ బయట ఫుడ్ తినకండి

ఎక్కువ నీళ్ళు తాగండి నిమ్మరసం అవన్నీ తీసుకోండి నిమ్మకాయ జ్యూస్ అట్లా జ్యూసెస్ తాగండి ఫ్రూట్స్ తినండి మరి అప్పుడు అవునా అదే పర్లేదు పర్లేదు నా దగ్గరికి రా నేను నీకు మందులిస్తాను తగ్గిపోతుంది ఓ టూ డేస్లో నీకు నార్మల్ అవుతావు నువ్వు ఇవాళ నైట్కి రా మళ్ళీ నైన్ ఓ క్లాక్ నైన్ వరికు అట్లా ఓకే అండి థ్యాంక్ యూ